హలో అండి నమస్తే నేను మరియు మా స్నేహితులు కలిపి యూరప్ యాత్రను ప్లాన్ చేసుకున్నాము దాని కొరకై మేము విమానాన్ని బుక్ చేసుకోవడం జరిగింది దీనికోసం నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అందుకొరకు మీ విమాన సంస్థకు నేను కాల్ చేశాను నా సందేహం ఏమిటి అంటే మేము మొత్తంగా పదిమందిమి ఉన్నామండి మా సమూహ చెక్ ఇన్ కోసం మీరు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు కల్పించగలరా అంటే గ్రూప్గా చెక్ ఇన్ చేస్తున్నాము కాబట్టి ఏమైనా ప్రత్యేక సదుపాయాలు లేదంటే ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా అని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను మరియు ఈ సమూహ చెక్ ఇన్ల ఎంపిక గురించి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా మరియు ఏమైనా తగ్గింపులు ఉన్నాయా అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఈ విధంగా మీరు తగ్గింపులు మరియు ప్రయోజనాలు కల్పిస్తే అది మాకు ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను దీని ద్వారా మేము ఎంతో సులువుగా మా ప్రయాణాన్ని కొనసాగించగలము దీనికి మీరు సహాయం అందించగలరని వినమ్రురాలిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి